విశాఖపట్నం జిల్లాలో అనేక రకాలైన ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి వనరులు ఉన్నాయి ఉదాహ చా ఉదాహరణానికి వ్యవసాయం పరిశ్రమలు సేవలు ఇవే కాకుండా స్వయం ఉపాధి కూడా ఉంది ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇష్టపడుతుంటారు ప్రైవేట్ ఉద్యోగాలు ఇష్టపడకపోవడానికి కారణం అంటూ ఏమీ లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగాలు ఇష్టపడ్డానికి కారణం ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్నావని ఒక గుర్తింపు ఉంటుంది ఇంకా దేశం కోసం పనిచేస్తున్నామని వాళ్ళకి ఒక భావన ఉంటుంది ఆ భావన అందరూ ఇష్టపడుతుంటారు ఇవే కాకుండా అనేక రకాలైన ఉద్యోగాలు చేస్తుంటారు ఐటి అలానే

జుడిషరీ ఇటువంటి రంగాల్లో కూడా ఉద్యోగాలు చేస్తుంటారు కొత్తతరం స్వయం ఉపాధికి నాంది పలుకుతున్నారు ఇదే కాకుండా మా జిల్లాలో నిరుద్యోగి నిరుద్యోగం అనే బాగా చాలా తక్కువగా ఉంది ఎందుకు అంటే ఈ కాలంలో అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ఒకవేళ అవకాశం లభించకపోయినా వారికి వారే అవకాశాన్ని కల్పించుకుంటున్నారు ఈ కాలంలోని ఎవరైనా ఎక్కడైనా కూర్చొని ఏం చేసినా దానినొక ఉద్యోగంగా భావిస్తున్నారు ఇంట్లో కూర్చుని ఎవరైనా ఎవరికైనా సలహా ఇచ్చిన దాన్ని కూడా ఒక ఉద్యోగంగా చెప్పుకుంటున్నారు దీన్నే ప్రస్తుతం కన్సల్టెన్సీ అని అంటున్నారు పూర్వకాలంలోని వేరే ప్రదేశానికెళ్ళి పని చేస్తేనే ఉద్యోగ అనేవారు లేదా వాళ్లు అక్కడ ఉపస్థితులైయుండి పనిచేస్తేనే దాన్ని ఉద్యోగంగా అనేవారు ఇప్పుడు అలా లేదు మారిపోయింది ఉద్యోగం యొక్క వాఖ్యత మారింది